భారతీయ సినిమాల్లో సంగీతం అనేది ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది ఎందుకంటే ప్రతీ సినిమాలో మనం బ్యాక్గ్రౌండ్ సౌండ్ అని పాటలని దాంతో పాటు ఎమోషన్ సీన్స్ కానీ సెంటిమెంట్ సీన్స్ కానీ ప్రతీ సినిమాలో ఒక ముఖ్య పార్ట్గా సంగీతం అనేది మారిపోయింది

గొప్ప చిత్రాన్ని కూడా మన భారతదేశం నుండి రావడం జరుగుతుంది ముఖ్యంగా మేము చూసే సినిమాలు అంటే కామెడీ సినిమాలు ఎక్కువ చూస్తాము సీరీసులు కూడా అంతే కామెడీకి సంబంధించిన సీరిస్లు చూస్తాము ఇష్టమైనవి అంటే రాజేంద్రప్రసాద్ గారు బ్రహ్మానందం గారు ఆలీ వంటి నటులు మరియు కోవై సరళ లాంటి హాస్య నటీమణులు కూడా ఎక్కువ ఇష్టంగా చూడడం జరుగుతుంది దాంతో పాటుగా పాటలు కూడా ఎక్కువ వింటాము పాటలు ముఖ్యంగా మంచి మంచి పాటలు లాంటివి ఆ నలుగురు సినిమాలో ఉన్నటువంటి పాట ఎక్కువ ఇష్టపడతాము దాంతోపాటు ఇష్టమైన సింగరు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు